హలో అనకాపల్లి కేంబ్రిడ్జ్ స్కూల్ అండీ గుడ్ మార్నింగ్ సార్ అదే ఇప్పుడు మీ స్కూల్లో మా ఇద్దరు పిల్లలు అడ్మిట్ చేయాలని అనుకుంటున్నాము అండీ జాయినింగ్ కోసమని ఒకళ్ళు ఎల్కేజి ఒకళ్ళు సెకండ్ క్లాస్ సార్ అయితే ఎల్కేజి వాళ్ళకి ఓకే సార్ సెకండ్ క్లాస్కి విత్ బుక్స్ సార్ ఓన్లీ స్టడీ ఫీజేనా మెటీరియల్స్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్ స్కూల్ బుక్స్ ఉంటాయి కదా ఓకే సార్ మరి మీ స్కూల్లో అదేంటి కరాటే డ్యాన్సింగ్ అలాంటివి కూడా ఉంటాయి కదా సార్ ఏ క్లాస్ నుంచి ఆల్ ఇంక్లూడ్ ఫీజ్ ఫిఫ్టీన్ థౌజెండ్ అంతేనా దానికి మళ్ళీ సపరేట్ ఫీజ్ ఏమైనా ఉందా ఫీజ్ ఏమైనా మనకి తగ్గించేది ఏమైనా ఉంటుందా అండి ఇంకా అదే ఫిక్స్డా ఓకే సార్ ఓకే సార్ వన్ ఆర్ టు డేస్లో వస్తాను అండి వచ్చాక మిమల్ని కలుస్తాను

ఓకే మ్యాడమ్ ఓకే ఉంటాను ఓకే థ్యాంక్ యూ